నమస్తే మేడం మేడం మీ మీ బుక్ షాప్లో టెన్త్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయా మేడం అయితే నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు కావాలండి

మాకు సీబీఎస్ఈ కావాలండి అన్ని చోట్ల దొరకటం లేదు అన్నారు మీ షాప్ అయితే దొరుకుతుంది అని చెప్పారు ఉన్నాయో లేదో తెలుసుకుందామని అలాగే అలాగే డ్రాయింగ్కి సంబంధించిన ఏ ఫోర్ షీట్స్ కానీ ఉన్నాయా

ఉన్నాయా మేడం అవి కూడా కావాలన్నారండి మా పిల్లలు డ్రాయింగ్ అవి వేస్తున్నారు దానికి సంబంధించినవి అన్ని కావాలన్నారు అయితే అసలు ఉన్నాయో లేదో తెలుసుకుందామని మాకు రెండు రకా రెండు రకాలు కావాలండి అదే ముందే చెప్తే మీరు తెచ్చి ఉంచుతారు కదా అని చెప్పి నేను కంపెనీ రకమే కావాలండి మ్యామ్ నాకు నేను మళ్ళీ టూ డేస్లో వస్తానండి ఉన్నాయి అన్నారు కదండీ రెండు రోజుల తరువాత బుక్స్ ఈమేం తీసుకుంటామండీ ఇప్పుడు తరువాత మిగతావి తీసుకుంటాము ఇంకా మా బాబు ఇంకా ఎదో చెప్పారండి అంటే ఉంటాయో ఉండవో అని అన్ని తెలుసుకోలేదు అయితే స్టోరీస్కి సంబంధించిన చిన్న పిల్లలవి ఏమైనా ఉన్నాయా అండి ఏమైనా కొత్త స్టాక్ ఏమైనా వస్తే అప్పుడు వస్తామండి సరే మీకు ఫోన్ చేస్తామండి మేము ఫోన్ చేసి మాకు ఏమేం కావాలో మీకు వాట్సాప్ కానీ ఏదో ఒకటి చేస్తాను అవి రెడీగా ఉంచితే ఎవరో ఒకరిని పంపుతాను ఫోన్ సరే మేడం